నగరాలలో ఉండే స్కూల్తో పోలిస్తే మా ఊళ్ళో ఉండే స్కూళ్ళు చాలా చిన్నగా ఉంటాయి నగరాలలో పెద్దగా ఉండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండి అందులో పిల్లలకు కావాల్సిన వసతులు ఆడుకునే స్థలం అన్నీ ఉంటాయి ఊళ్ళో స్కూళ్ళు చిన్నగా ఉంటాయి దానికి తగ్గ ఆట స్థలం ఉండదు టాయిలెట్ సదుపాయాలు కూడా ఉండవు ఆ రెండింటిలో మంచి చెడులు గురించి పోలిస్తే నగరాలలో ఉండే స్కూల్లలో ఉపాధ్యాయుల సంఖ్య బాగుంటుంది పిల్లలకు అన్నీ రకాలుగా బోధించే ఉపాధ్యాయులు ఉంటారు ఊళ్ళలో ఉండే స్కూల్లలో ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉంటుంది అక్కడకి కూడా దగ్గర దగ్గరగా ఉండే పిల్లలు వచ్చి చదువుకుంటు ఉంటారు వారికి ఉపాధ్యాయులు లేని మూలంగా వారికి అన్నీ సమస్యలు చదువుకొని చెప్పే వారు కూడా ఉండరు నగరాలలో అయితే పెద్దగా ఉండటం వల్ల దగ్గరగా ఉండటం వల్ల దగ్గర దగ్గరగా చాలా స్కూళ్ళు ఉంటాయి గ్రామాలలో అయితే చిన్న ఊళ్ళు మూలన చిన్నగా ఎక్కడో మారుమూలన ఒక స్కూల్ ఉంటు ఉంటుంది